ఆలుగడ్డ కర్రీ చేసుకునే విధానం ఫస్ట్ మనము కూరగాయలను తెచ్చుకోవాలి ఎక్కడ నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత బాగా కడగాలి కడిగిన తర్వాత బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్టు ఆలుగడ్డలను కట్ చేసుకోవాలి అలాగే దాంతో పాటు టమాటాలను కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను కట్ చేసుకున్న తర్వాత కొన్ని మిరపకాయలను కట్ చేసుకోవాలి మిరపకాయలను కట్ చేసుకున్న తర్వాత కొన్ని అల్లం పేస్ట్ని తయారుచేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక వాటర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి కొద్దిసేపు ఏమన్నా బ్యాక్టీరియా ఉన్న వెళ్ళిపోవడానికి దాని తర్వాత ఫస్టు పొయ్యి వెలిగించుకోవాలి వెలిగించుకొన్న తరువాత ప్యాను పెట్టుకోవాలి ఒక ప్యాను పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకోవాలి తగినంత తగినంత నూనె పోసుకొని తర్వాత నూనె కాగినాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ కొద్దిగా మీనపప్పును వేసుకోవాలి మినపప్పును వేసుకున్నతర్వాత శనగపప్పును వేసుకోవాలి అవి పచ్చి వాసన పోయే దాకా వేయించుకోవాలి వేయించుకొని తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి పల్లీలు ఎందుకంటే రుచి రావడానికి దాని తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర కొత్తిమీర కర్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచం ఎండుమిర్చి అవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తరువాత నెక్స్ట్ ఏం చేయాలంటే తరిగిన ఉల్లిపాయలను దాంట్లో వేసుకోవాలి అలాగే మిరపకాయలను వేసుకోవాలి దాంట్లో వేసుకున్న తర్వాత దాంతో పాటు టమాటాను బాగా కట్ చేసుకున్న తర్వాత టమాటాను కూడా వేసుకోవాలి టమాటాను వేసుకున్న తర్వాత ఆలుగడ్డలు కట్ చేసిన ఆలు గడ్డను బాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపు కలుపుకున్న అవి మగ్గే దాకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు బాగా తగిన తగినట్టుగా వేయించుకోవాలి రుచి వచ్చేటట్టుగా తగినట్టు వేసుకోవాలి మనకు సరిపోయేటట్టుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని అవి ఉడకడానికి కూరగాయ మంచిగ కావడానికి కొన్ని నీళ్ళు వేసుకోవాలి తగినంత నీళ్ళు వేసుకుని ఒక పళ్ళెంతో దాన్ని మూసుకోవాలి మూసుకున్న ఒక పది నిమిషాలు బాగా ఉడికి మగ్గాక తీయాలి తీసిన తర్వాత టెస్టు ఉందా లేదా అని కొద్దిగా చూసుకోవాలి మనం చూసుకున్న తర్వాత దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే కొందరికి ఎక్కువ అవుతుంది తక్కు వ అవుతుంది దానివల్ల మనం ఉప్పు తక్కువైంది ఎక్కువైంది తెలుసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి మీకు తగ్గితే యాడ్ చేసుకోవాలి లేకపోతే దాని తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం వంట చేసుకునేటప్పుడు పాటించిన జాగ్రత్తలు ఏమిటి అంటే కూరగాయలు కట్ చేసేటప్పుడు జర చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకొని పొయ్యి దగ్గర ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత నీట్గా వెలిగించుకోవాలి వెలిగించుకొని తర్వాత వెలిగించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంచాలి చేతులు అలాగా పెట్టద్దు డైరెక్ట్గా పాత్రలు వేడి పాత్రను ముట్టుకోవద్దు ముట్టుకుంటే మనకు కాలుతుంది దాని ద్వారా మనకు నష్టం జరుగుతుంది దాని ద్వారా మనకు చేతులు కాలుతాయి అందుకే ఒక బట్ట తీసుకుని ఒక మాపు లాంటి బట్టను తీసుకుని ప్లేట్ పైన మూతను ఈజీగా తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనం చేసుకునేది ఉల్లిగడ్డ కూర ఉల్లిగడ్డ కూరను ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ ఉల్లిగడ్డలను కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలను కట్ చేసుకున్న తర్వాత దానిలో కావాల్సిన టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన కూరగాయలను పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత దానిపై ఒక పాత్ర పెట్టాలి పాత్ర పెట్టి దాంట్లో నూనెను వేసుకోవాలి నూనెను డీప్ ఫ్రై నూనె వేగిగాక జీలకర్ర ఆవాలను పోపు దినుసులను వేసి పోపు దినుసులను వేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసిన టమాటాలు అందులో వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను అందులో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపు కలుపుకున్న తర్వాత దాని పైన పెంక పెట్టి మూత పెట్టాలి మూత పెట్టి పది పదిహేను నిమిషాల తర్వాత తీసి బాగా కలుపు కలుపుకున్న తర్వాత దానిలో ఉప్పు తక్కువైందా ఎక్కువైదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవాలి లేకపోతే బంద్ చేయాలి బంద్ చేసిన తర్వాత ఉల్లిగడ్డలు కోసుకుంటాం కట్ చేసేటప్పుడు చాకుతో జాగ్రత్తగా కట్ చేయాలి లేకపోతే చాకు తెగుతాయి నీటుగా ఒక పాత్రను పెట్టుకొని అందులో ఉల్లిగడ్డలు వీటీని కడుకోవాలి కడుకొని ద్వారా మనకేమైతే మనకి హాని జరుగుతుంది ఏవన్నాపురుగు బాక్టీరియా ఉంటాయని దాని తర్వాత తర్వాత ఏం చేయాలంటే ఎప్పుడన్నా మో బోగాని పైన లిడ్ తీసేటప్పుడు అదే మూత తీసేటప్పుడు ఒక బట్టతో పట్టుకొని తీయాలి లేకపోతే ఏదన్నా వస్తువుని పట్టుకొని తీయాలి ఇవే సేఫ్టీ వివరాలు ఇలా చేయడం వల్ల మనకు ఏ హాని జరగదు నెక్స్ట్ వంట ఏంటంటే పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేయాలి అంటే కావాల్సిన పదార్థాలు పన్నీరు బాస్మతి బియ్యము అలాగే ఇంకా కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు ఉల్లిగడ్డలు అలాంటివి కావాలి దాని తర్వాత ఏం చేయాలంటే ఉల్లిగడ్డను బాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకదాంట్లో పాత్రలో వేసి డీప్ ఫ్రై వేయించుకోవాలి వేయించుకున్నతర్వాత నెక్స్ట్ పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి ఉప్పు కారం అవన్నీ వేసుకున్న తర్వాత ఒక పొయ్యి పైన కొన్ని అందులో నాలుగు గ్లాసుల బియ్యం పోసుకొని ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసుకొని బాగా ఉడికేదాకా పెట్టుకోవాలి డెబ్భై పర్సెంట్ అయిన తర్వాత అందులో ఉన్న బియ్యాన్ని ఇందులో మనం ఫస్ట్ పాత్రలోవేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బాగా వేసుకున్న బాగా కలపాలి కలిపి కొత్తిమీర చల్లుకొని బాగా ఒక పదిహేను నిమిషాలు మగ్గనియాలి మగ్గిన తర్వాత పన్నీరు బిర్యానీ రెడీ అవుతుంది దాని తర్వాత సర్వ్ చేసుకొని తినాలి పన్నీరు కోసేటప్పుడు చాకుతో జాగ్రత్తగా కోసుకోవాలి అలాగే బోగాని కాలుతుంది కాబట్టి ఒక బట్ట పట్టుకొని బట్టతో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచం కట్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి అలా వహించినప్పుడు మనకు ఏ హాని జరగకుండా ఉంటుంది అలాగే మనం నీటుగా చేతులు కడుకోవాలి చేతులు కడగకపోతే బాక్టీరియా పెరిగిపోతుంది దాని ద్వారా దాని ద్వారా క్రిములు మనకు అంటుకోవు ఇది తయారుచేసుకొని వండేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలి దాని ద్వారా మనకు ఏ హాని జరగదు చాకు తోని నీటుగా కట్ చేసుకోవాలి పిల్లలను దగ్గరకు రానీయవద్దు వండేటప్పుడు గ్యాస్ గ్యాస్ని సరిగ్గా ఆన్ చేసుకున్నామా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత పొయ్యిని వెలిగించుకోవాలి అలా పెరిగి అట్లా చేసుకుంటే ఏమైద్దంటే ఏ గ్యాసుకి లీక్ అయ్యే ప్రమాదం తప్పుతుంది దానివల్ల ఏ హాని కల్గదు దానివల్ల మనకు ఏమైతుందంటే అందరు సురక్షితంగా ఉంటారు అదే మనం చేసుకునే జాగ్రత్తలు తీసుకునే జాగ్రత్తలు